చెప్పండి ఓకే ఓకే అండి మాకు ఇక్కడ ఆంధ్రాలో వచ్చేసి మన ఇయర్ ఇయర్ స్టార్ట్ అయ్యాక మనం మంత్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వస్తే జాన్యువరీ మాకు కొత్త పండగ పంటలు ఆ పంటలు పంటలు కోతలు కోసుకుంటూ పంట చేతికి వచ్చే సమయంగా సంక్రాంతిని జరుపుకుంటాం మేము ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ అనేది మాకు పెద్ద ఫెస్టివల్ లాగా త్రీ డేస్ ఉంటుంది ఫస్ట్ భోగి తర్వాత పొంగల్ తర్వాత సంక్రాంత్రి కనుమ అని భోగి పొంగల్ అనేది కుండలో పాలు పొంగించుకుంటూ ఫస్ట్ పొద్దున్నే లేచి ఇట్లా కొత్త బట్టలు తీసుకుంటాం ముందే మేము షాపింగ్ చేసేసి భోగి పండగ రోజు చిన్న పిల్లలు ఉంటే భోగి పళ్ళు పోసి పిల్లల పైన చిన్న పిల్లలికి ఆశీర్వాదాలు పెద్దల చేతిలతో పెద్దల చేతి మీదికెల్లి పిల్లలికి ఆశీర్వాదాలు ఇస్తారు భోగి పళ్ళు పోస్తూ తర్వాత ఇంకా ఆ రోజు స్వీట్స్ వంటక్ స్వీట్స్ వంటకాలు చేసుకొని దేవుళ్ళకి పూజించి దేవుళ్ల ప్రార్థనలు ప్రేయర్స్ గిట్ల చేసుకొని అన్నీ చేసి అందరం కలిసి కుటుంబం ఒక వేరే వేరే ఎక్కడెక్కడైన ఉంటున్న వాళ్లు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళని కాని ఇన్వైట్ చేస్తాం ఇన్వైట్ చేసి అందరం ఒక దగ్గర కూర్చొని భోజనాలు చేస్తారు కొన్ని కొన్ని ఏరియాస్లలో ఒక ఏరియాలో ఒక రోజు ఒక ఏరియాలో ఒక రోజు చొప్పున జాతరలు జరుగుతాయి జాతర్ల దగ్గరికి వెళ్తూ ఉంటాము ఆ నెక్స్ట్ డే వచ్చేసి సెకండ్ డే అందరికి తెలిసిందే సంక్రాంతి ఫెస్టివల్ గురించి అందరికి తెలిసిందే నార్మల్గా తెలుగు వాళ్ళం పొంగల్ ఉంటుంది కదా పొంగల్ రోజు కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది కనుమ థర్డ్ డే డైలీ ఇంతే పిండి వంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎడ్ల పందాలు కోళ్ల పందాలు మాకు ఇక్కడ శ్రీకాకుళం విశాఖపట్నం ఈ ఏరియాల సైడ్ వచ్చేసి ఆంధ్రాకును ఈ ఆంధ్రా మొత్తంలో వచ్చేసి ఈ పందాలు ఎక్కువ నిర్వహించుకుంటాం ఎడ్ల బండ్లు కట్టుకొని జాతర్లకి వెళ్తారు ఇది ఈ ఫెస్టివల్ ఓన్లీ సంక్రాంతి అనేది ఫస్ట్ ఫెస్టివల్ పెద్ద పండగ లెక్క జరుపుకుంటాం అన్నిటితోని పోలిస్తే ఓకే అండి